ముఖ్యంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి ఫోన్ల గురించి తెలుసు ఒకప్పుడు ఫోన్లు మాట్లాడడానికే ఎక్కువగా ఉపయోగించేవారు ఇప్పుడు ప్రతీ ఒక్క యాప్లు ఉపయోగిస్తున్నారు ఒకప్పుడు చిన్న పిల్లలకి జూమ్ యాప్ వల్ల వలన గురించి తప్ప ఏ యాప్ల గురించి తెలవకపోయేది ఇప్పుడు ప్రతొక్క యాప్ల గురించి గురించి తెలుస్తోంది ప్రతొక్క యాప్లను ఉపయోగిస్తున్నారు పనికొచ్చే యాప్లను ఉపయోగిస్తున్నారు పనికిరాని యాప్లను కూడా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా ఉపయోగించే యాప్లు జూమ్ యాప్ ఇన్స్టాగ్రాం వాట్సాప్ యూట్యూబ్ మరియు ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ యాప్ వలన చాలా నష్టాలు ఉన్నాయి జీవితము మరియు కుటుంబం అనేది పట్టించుకోకుండా మానేసి గంటల కొద్దీ ఆడుకుంటున్నారు ఇలా ఆడుకునే వాళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు ఇలా రోజంతా ఆడి ఆడి పిచ్చోళ్ళు అవుతున్నారు ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైరే జీవితం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్క యాప్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచిని తీసుకుంటే మంచిని ఇస్తుంది చెడుని తీసుకుంటే చెడునిది చెడుని ఇస్తుంది మనం దేన్ని గ్రహిస్తే దానికి దాన్ని వస్తుంది